అవునండి మీరెవరండి మీ నేమ్ ఏంటి అండి మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు

మా బ్యాంక్ నేమ్ ముత్తూట్ ఫైనాన్స్ అండి అంటే మీరు ఎంత బంగారం పెట్టాలనుకుంటున్నారు మీకు ఎంత పర్సెంటేజ్ మీద కావాలి లోన్ అమౌంట్ ఎంత ఉంది మీకు దాని పైన అన్నీ చూస్తాము మీరు ఇంకా మీరు వేరే దాంట్లో లోన్ ఏమైనా బకాయీలు ఉన్నా కానీ మీరు లోన్ అది క్లియర్ చేయకపోయినా ఈ లోన్కి మీరు ఎలిజిబిలిటీ కాదు మాకు చూపెడుతుంది ఐదు తులాలంటే ఇందులో మేము ఇవ్వడం మీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కానీ అమౌంట్ చాలా తక్కువ ఉంటుందండి ఇప్పుడు వన్ ల్యాక్ ట్వెంటీ థౌజండ్ వరకే ఐదు తులాలకి ఫై వన్ ల్యాక్ ట్వెంటీ థౌజండ్ వరకు మేము లోన్ ఇవ్వగలుగుతాము అవునండి ఆ లేదండి ఐదు తులాలకి కలిపి వన్ ల్యాక్ ట్వెంటీ థౌజండ్ ఇవ్వగలుగుతాము ఎందుకంటే ఇంట్రెస్ట్ జస్ట్ ఫిఫ్టీ పైసే ఇంటరెస్ట్ సో వేరే వాళ్ళ లాగా మేము హైలా చేసి అలా ఇవ్వలేము ఫిఫ్టీ పైసే ఇంట్రెస్ట్ కాని ఇది వచ్చి చాలా తక్కువగా అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అంటే మీ టెర్మ్స్ అండ్ కండిషన్స్ సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ ఉంటుంది సో మీరు ఇయర్లీ మంత్లీ మంత్లీ అయినా ఇంట్రెస్ట్ పే చెయ్యచ్చు లేకుంటే వన్ ఇయర్ తరువాత అయినా పే చెయ్యచ్చు ఇన్కేస్ వన్ ఇయర్ తరువాత కూడా మీరు పే చెయ్యకుంటే సో మా సైడ్ నుండి అప్రోచ్ అవ్వడానికి మీకు వస్తాయి సో లేకుంటే మీకు నోటీస్లు వస్తాయి ఆ నోటీస్లకి కనుక మీరు రెస్పాండ్ కాకుంటే మీరు పెట్టిన లోన్ మేము పాట పాడితే సో థర్డ్ పర్సన్కి ఆ గోల్డ్ వెళ్ళిపోతుంది గోల్డ్ లోన్ వన్ ల్యాక్ ట్వెంటీ థౌజండ్ ఇస్తాను అవునండి అమ్మా అలా ఇవ్వము మేడం కంపెనీ రూల్స్ అండ్ రెస్పాంసబిలిటీని బట్టి ఇస్తాము అదైనా మీ గోల్డ్ క్వాలిటీ చెక్ చెయ్యాలి ట్వెంటీ టూ క్యారేటా ట్వెంటీ ఫోర్ క్యారెట్సా అని